నేను కొన్ని రోజుల క్రితం మొబైల్ ఫోను ఆర్డర్ చేసుకున్నాను అది టెక్నో ఐ ఫైవ్ ప్రో అది ఏమైందంటే నేను ఆర్డర్ చేసింది ఒకట్ నేను ఆర్డర్ చేసుకుంది టెక్నో ఐ ఫైవ్ ప్రోనే అది ఎలా వచ్చిందంటే మొత్తం డ్యామేజ్డ్ పీస్ అంటే నా వరకు వచ్చేసరికి అది మొత్తం మొబైల్లో ఉన్న డిస్ప్లే మొత్తం పగిలిపోయింది అండ్ ఇంకోటేంటంటే చార్జ చార్జింగ్ పెట్టుకునే దాంట్లో కూడా మొత్తం డస్ట్ ఎక్కువగా ఉంది అండ్ ఇంకోటేంటంటే ఇయర్ ఫోన్స్ ఇవ్వలేదు చార్జర్ కూడా మొత్తం డ్యామేజ్డ్ చార్జర్ ఇచ్చారు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగాలేదు ఫ్రంట్ క్యామెరా బ్యాక్ కేమేరా కూడా బాగాలేదు అంటే నేను పెట్టుకుంది జీబీ ఎక్కువ కానీ ఇంటర్నల్ స్టోరేజ్ అవన్నీ చాలా తక్కువగా వచ్చాయి అంటే నేను పెట్టుకుంది ఎయిట్ జిబీ ర్యామ్ పెట్టుకుంటే అది ఫోర్ జిబి ర్యామ్ పంపించారు డిస్ప్లే కూడా మొత్తం డ్యామేజ్డ్ డిస్ప్లే వచ్చింది టెంపర్ గ్లాస్ కూడా ఇవ్వలేదు ఆ మళ్లీ ఇంకోటేంటంటే అనుకున్న అనుకున్న పద్ధతిలో అయితే ఫోన్ రాలేదు మళ్ళీ బిల్లు కూడా సేమ్ నేనేమైతే ఫోన్ ఆర్డర్ చేసుకున్నానో ఆ బిల్లే వచ్చింది